నేను ఒక ఏడు నెలల క్రితం రియల్మీ అనే కంపెనీ నుండి ఒక టీవీని అయితే కొనుగోలు చేశానండి అది దాదాపు పదిహేడువేల రూపాయిలు పడింది స్మార్ట్ టీవీ అంట అంటే మన ఫోన్ లో ఏమైతే చూస్తామో అది టీవీలో కూడా పెట్టుకోవచ్చు అంట ఆ ఇలా దానికి స్టోరేజ్ కూడా ఇచ్చారంట అం టు జీబీ స్టోరేజ్ ఎయిట్ జీబీ ఎక్స్టర్నల్ ఉన్నట్టు చెప్పారు అది గత ఏడు నెలల్నించి మేము వాడటం మొదలు పెట్టాం దానికి ఒక స్టెబిలైజర్ ని కూడా పెట్టాం అండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ అది ఒక దాదాపు అది పదిహేను వందల రూపాయలు పడిండి దీని వాడుతున్నపుడు మాకు ఎంతో ఆ టీవీ పిక్చర్ అనేది చాలా మంచిగా కనబడుతుంది కలర్ ఫుల్ గా ఆ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు స్ట్రక్ అవ్వడం కాని లేకపోతే ఆ మసక మసక కాని అలాంటివి ఏమి లేకుండా మంచిగా కనబడుతుంది టీవీ అనేది ఇప్పటివరకు అది ఎ ఎటువంటి ఇబ్బందులు మాకు పెట్టలేదు అంటే స్లో గా స్లో అయ్యిపోవడం గానంటే త్వరగా ఆన్ అవ్వకపోవడం